జ్యువెలరీ షాపా మీ దగ్గర ఏమేమి మెటల్స్ ఏమేమి అవైలబుల్గా ఉన్నాయి మాకు ఇలా ఫంక్షన్ ఉంది నాకు జ్యువెలరీ కావాలి టైంకి ఎలాంటి జ్యువెలరీ ఎలాంటివి మీరు మాకు సప్లై చేస్తారు ఎలాంటివి ఎగ్జాంపుల్ చెప్పండి అంటే కాస్ట్ ఎంత ఉండవచ్చు ఓకే మీరు మాకు ఏ డిజైన్ అవైలబుల్గా ఉంటే ఆ డిజైనులో చేసి ఇస్తారా ఓకే మాకు మ్యాట్ ఫినిష్లో కావాలి అందులో ఇయర్రింగ్స్ మ్యాచింగ్ మ్యాచింగ్ కావాలి జ్యువెలరీ చెంప స్వరాలు అలాంటివి స్టార్టింగ్ రేట్ ఎక్కడి నుంచి టెన్ థౌజండ్ నుంచి ఆ మాకు మ్యారేజ్కి తగినట్టు అన్ని జ్యువెలరీ అన్ని అన్నీ కావాలి హారము లాంగ్ హారము షార్ట్ హారము వడ్డాణము అలాంటివి ఓకే మాకు ఫస్ట్ డిజైన్స్ సెండ్ చేస్తారా ఓకే ఫస్ట్ డిజైన్స్ సెండ్ చేస్తారా మీరు హలో హలో హలో డిజైన్ సెండ్ చేస్తారా మీరు ఫస్ట్ మాకు మెటల్స్లో మ్యాట్ ఫినిష్లో సీజెడ్స్లో కావాలి ఆ అవును